విశ్వంలో ఇతర గ్రహాలపై జీవము ఉంది ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన శాస్త్రవేత్తలు కూడా గ్రహాలపై వేరే గ్రహాలపై ఎవరన్నా జీవిస్తున్నారా లేదా అనే సందేహం తోటే గ్రహాల మీద పరిశోధనలు చేస్తున్నారు అందుకే మొన్న రీసెంట్గా మార్స్ మీదికి కూడా రోవర్ని పంపించారు అలా అది దాని పరిశోధనలు కూడా ఆ గ్రహం మీద కొన్ని బ్యాక్టీరియా వైరస్లు ఉన్నయి బ్యాక్టీరియా వైరస్ అనేది కూడా జీ అవి కూడా జీవిస్తున్నాయని అవి కూడా ఒక ప్రాణంతో ఉన్నాయని అలాగే ఇంకా మనం మొత్తం దాన్ని మార్స్ మీద మొత్తం తిరగలేదు కాబట్టి మనకు కూడా ఎక్కువగా తెలియదు ఎవరు ఇంకా ఎవరన్నా ఉన్నారా ఒకవేళ మనలాంటి మనుషులే ఉన్నారా లేకపోతే వేరే జీ వేరే వేరే వేరే ఏవన్నా జీవిస్తున్నారనంటే అలాగే మనం ఇంకొన్ని చూసుకుంటే మనం ఇప్పుడు చాలా అంటే కొన్ని కొన్ని వీడియోస్లో ఏలియన్స్ అని అంటారు ఏలియన్స్ ఇక్కడ మన భూమి మీదకి వచ్చినవి ఇవి అని అవి కూడా నిజమే అని చెప్పారు మొన్ననే రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు రష్యా వాళ్ళు అందులో మనకి వాళ్ళు ఏలియన్ని చూపెట్టారు అది చనిపోయిందది ఎప్పుడో మన గ్రహం మీదకి వచ్చి స్పేస్ షిప్ కింద పడి చనిపోయిందని మనం దీన్నిబట్టి చూసుకుంటే వేరే ఇతర గ్రహాలపై కూడా జీవం ఉందని అనుకుంటాం మనలాగే మనుషులు కూడా ఉంటారు కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ మన ఇంకా మంచి టెక్నాలజీ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మన భూమి మీదకి వచ్చి ఇంకా తిరుగుతున్నారని నేను అనుకుంటున్నాను